రెండవది పద్యాలు మరియు గేయాలు అనగా చందమామ రావే జాబిల్లి రావే వంటి గేయాలు పిల్లల ఊహ శక్తిని పెంపొందిస్తాయి మూడవది పత్రికలు అనగా చందమామా బాల మత్ర బాలజ్యోతి వంటి పత్రికలు బాలా సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచురించాయి